నేను ఒకసారి నా సొంత వెబ్సైట్ను క్రియేట్ చేయాలి అనుకున్నాను అందుకోసం నేను వర్డ్ప్రెస్ అనే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఉపయోగించాను ప్రారంభంలో నా కొంత భయం వేసింది ఎందుకంటే కోడింగ్ గురించి పెద్దగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల కానీ వర్ప్రెస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నెమ్మదిగా నేర్చుకోగలిగాను ఇలా మొదలుపట్టాను ఇలా మొదలు పెట్టానంటే మొదట నేను ఒక డొమైన్డ్ నేమ్ మరియు పోస్టింగ్ కొనుగోలు చేశాను అన్నిటికంటే ముందుగా నేర్చుకున్న విషయం ఒక మంచి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేయడం ఎంత ముఖ్యమో తర్వాత వర్డ్ ప్రెస్ని హోస్టింగ్ సర్వర్లో ఇన్స్టాల్ చేశాను ఒక సింపుల్ థీమ్ ఎంచుకుని వెబ్సైట్ డిజైన్ చేయడం ప్రారంభించాను

వెబ్సైట్లో లేఅవుట్ వెబ్సైట్ లేఅవుట్ ఎలా ఉండాలి అన్నది ఫాంట్ కలర్ డిజైన్ పర్సనలైజేషన్ ఎస్సఏ అంటే ఏంటి ఎలా చేయాలి మొబైల్ ఫ్రెండ్ వెబ్సైట్ ఎలా తయారు చేయాలి వెబ్సైట్ స్పీడ్ ఆప్టమైజేషన్ వల్ల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అవిటి నేర్చుకున్నాను ఇవేవి ఛాలెంజెస్ వచ్చాయి అంటే కొన్నిసార్లు వెబ్సైట్ స్లో అవ్వడం వల్ల సమస్యలు ఎదురయ్యాయి వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ మధ్య కాంపాటబిలిటీ సమస్యలు వచ్చాయి హోస్ట్ టైంలో ఎస్సిఏ ఫ్రెండ్లీ కంటెంట్ తయారు చేయడం కాస్త కష్టం అనిపించింది నా అనుభవం ఎలా ఉంది అంటే చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది ప్రతి చిన్న డిజైన్ చేసినప్పుడు ఆనందం కలిగింది నా సొంత డిజైన్ ఒక డీటెయిల్ ప్లాట్ఫామ్లో చేయడమే ఒక పెద్ద సంతృప్తి క్రియేటివ్ పెరిగింది క్రియేటివ్ పెరిగింది డిజిటల్ మార్కెటింగ్ పట్ల అవగాహన పెరిగింది స్వా స్వతంత్రంగా పనిచేయగలిగే నైపుణ్యం పెరిగింది ఇప్పుడు నేను చిన్న చిన్న వెబ్సైట్స్ డిజైన్ చేయగలుగుతున్నాను మొతానికి నిజ నిజాయితీగా చెప్పాలంటే వెబ్సైట్స్ సృష్టించడం ఒక అదృష్టమైన ప్రయాణం ప్రతి దశలో నేర్చుకున్న ప్రతి విషయం నాకు కొత్త దారులు తెరిచింది ప్రపంచంలో ఆలోచనలను ట్యాలెంట్ వేరే చేసుకోవడానికి వెబ్సైట్ ఒక గొప్ప వెదిక ఎవరైనా వెబ్సైట్ షేర్ చేయాలని అనుకుంటే తప్పకుండా ప్రయత్నించాలి సక్సెస్ ఫెయిల్యూర్ అనేటివి రెండు వస్తాయి కానీ నేర్చుకునే అనుభవం అమూల్యమైనది